నమస్కారం అండి ఎవరండి ఆయన చెప్పారు తప్పకుండా అండి అదే చెప్పారండి నిన్నే చెప్పారు నిన్న చెప్పారండి అదే చెప్ నిన్న వస్తాను అన్నారు కానీ ఈరోజు వచ్చినట్టు ఉన్నారు మీరు ఇద్దరు ఉంటారా అండి మీరు

ఉన్నాయండి ఉన్నాయి మీకు సపరేట్ ఇల్లు కావాలంటే సపరేట్ ఇల్లు ఉన్నాయి లేకపోతే అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయండి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కూడా ఉన్నాయండి చు చూపిస్తాను రండి ఇగోండి ఈ పక్కన ఇదిగో పక్కన పక్క ఇల్లు సపరేట్ ఇల్లు ఇది పక్కన ఇగో ఈ రండి వెళ్దాం లోపలికి ఈ ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ ఒక హాల్ హాల్లో కలిపి కిచెన్ కింద ఉంటుంది అండి ఒక బాయ్ బాత్రూం సపరేట్గా ఉంటుంది బయట వరండా చూశారు కదా బయట వరండా బయట వరండా ఒక హాల్ ఎదరు కిచెన్లో కలిపి బెడ్ కిచెన్లో కలిపి హాలు కింద ఉంది వెనకాల బాత్రూం చూసారు కదా ఈస్ట్ ఫేసింగ్ ఒకటి పొద్దున్న ఎండ కూడా బాగా వస్తుంది మీకు ఉంటాయండి కాకపోతే మీ ఇద్దరు కదా పెద్దగా ఉంది కదండి బెడ్రూమ్ అని అన్నట్టు చెప్పాను ఇది అద్దె చెప్తాను చూడండి ఇది అద్దె వచ్చేటప్పటికి మీకు మూడువేల ఐదు వందలు పడుతుందండి అద్దె ఇది వద్దు అంటారా ఇలా పక్కన పక్కన ఇంకొకటి ఉంది అంటే కలిసి ఉండే పోర్షన్ ఒకటి ఉంది అది చూద్దాం లేదంటే ఇంక అపార్ట్మెంట్లకు వెళ్ళాలి మీకు సపరేట్ కదండి మీకు బయట కూడా వా వరండా కూడా వచ్చింది మీకు అంటే ఇది సర్లేండి అంటే మీరు తక్కు మూడువేల మూడు

మీకు దీనికి మీరు దీనికి సపరేట్గా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది అండి సపరేట్ ట్యాంక్ మున్సిపల్ ట్యా మున్సిపల్ ట్యాప్ కూడా బయట ఉంది లేదు ఒకసారి పదండి ఆ పక్కన ఇంకోటి ఉంది చూడండి చూద్దురు రండి పోర్షను ఇది మీకు చూడండి ఇది కొంచెం పైకి ఎక్కాలి రెండో రెండో స్టేర్లోదిగి అపార్ట్మెంట్ కాకపోయిన మూడ్ మూడు స్టేర్ బిల్డింగ్ చూశారు కదా ఇది చూడండి ఇది డబుల్ బెడ్రూమ్ కాకపోతే డబల్ బెడ్రూమ్ హాల్ చూసారా హాల్ వచ్చింది డబల్ బెడ్రూమ్ కిచెన్ కూడా కొంచెం చిన్నగా ఉంది కాకపోతే అటాచ్డ్ బాత్రూమ్ అంటారా ఒకదానికి అటాచ్డ్ ఉంది ఇంకోదానికి బయట ఉంటుంది బయట ఒకటి ఉంది అదే అండి ఇది దాని మీద ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ అండి మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది కదా నాలుగువేల ఐదు వందలు చెప్తారు వాళ్ళు అంటే ఇది నా నా ఇల్లు కాదు కదండి నేను రేట్ వేసి చెప్పడానికి వాళ్ళు ముందుగానే ఈ రేట్ అని చెప్తారు జస్ట్ నేను ఏదో ఎంతోకొంత వస్తుందని మీకు ఇలా చూపించడం తప్ప నేను దీంట్లో కలిసి వచ్చేది ఏమి ఉండదండి ఆ రేట్లు గట్టా వాళ్ళు ఆ ఇంటి ఓనర్లే పెట్టుకుంటారండి రెంట్ అంతా ఏఏ ఇప్పుడు ఇది చూసారంటే ఇగోండి చూడండి లోపల సీలింగ్ కూడా వచ్చింది మీకు అందుకు కొంచెం నాలుగువేల ఐదు వందలు ఉంటుంది బయట బాల్కనీ కూడా ఉంది వెనకాల చూశారంటే సీలింగు మొత్తం బెడ్రూమ్లో సీలింగ్ ఉంటుంది హాల్లో సీలింగ్ ఉంది ట్యాంక్ మీకు అదే మీరు వేసుకునేలాగా స్విచ్ వేయమంటే కిందకి కింద స్విచ్ వేస్తారండి అది మీరు ఎక్కించుకోవడానికి కరెంట్ బిల్ అంటారా చెప్ మీరే కట్టుకోవాలి వాటర్ బిల్ నెలకి రెండు వందలు చొప్పున తీసుకుంటారేమో వాటర్ బిల్లు రెంట్ మాత్రం నాలుగువేల ఐదు వందలు కరెంట్ బిల్ మీది వాటర్ బిల్ మీది వాటర్ బిల్ రెండు వందలు

మీ ఇష్టం అండి ఇది అం ఇదైతే ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయండి ఇది ఆ ముందుది కూడా కాకపోతే ఈ రెండు రోజులలో వచ్చేసారనుకోండి ఉంటాయి అంటే ఎవరికి మాట ఇవ్వలేకుండా ఉంటాయి మీకు మాట ఇచ్చినట్టు ఉంటుంది చేయాలి కదండి మరి మీకు అడ్వాన్స్ అనేది రెండు నెలల అడ్వాన్స్ అడుగుతారండి వాళ్ళు రెండు నెలలు అంటే తొమ్మిది వేలు అండి

అంటే నేను మామూలుగా అయితేనండి పా మీకు నేను ఆల్రెడీ చూసి ఉంచాను కాబట్టి చెప్తున్నాను మా వేరే వాళ్ళ దగ్గర అయితే నేను రెండువేలు దాకా తీసుకుంటాను అండి మీరు ఆయన ద్వారా సతీష్గారి ద్వారా వచ్చారు కాబట్టి ఒక పదిహేను వందలకి ఇవ్వండి సరిపోద్ది నాకు నేను ఒక రెండు మూడు రోజులు తిరిగానండి

అదే అండి నేను ఆయన చెప్పిన త ఆయన చెప్పిన తర్వాత నేను రెండు రోజులు తిరిగానండి నిన్న వస్తారనుకున్నాను గానీ మీరు నిన్న రాలేదు నేను రెండు రోజులు తిరిగి చూసానండి ఈ రెండు ఇళ్ళు అదే ఆయన ద్వారా వచ్చారు కాబట్టి ఒక పదిహేను వందలు చేసుకోండి ఇది దీనికి ఇది ఈ బిల్డింగ్ అయితే మంచి వాళ్ళండి ఓనర్ కూడా మంచి వాడే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాకపోతే రాత్రి పది అయినప్పటికి కింద గేట్ క్లోజ్ చేస్తారు గేట్ మూసేస్తారు అంతే సరే అండి మీరు అదే మీ

అదే ము బాగా ఉంటుందండి ముందు అది ఎందుకు చూపించానంటే అండి మీరు వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి ఏ టైంలో వచ్చిన అదే అండి మీరు మీరు ఏ ఏ టైం ఏ టైంలో వచ్చిన ఇబ్బంది లేకుండా ఉంటుందని సపరేట్ ఇల్లు చూపించానండి ముందు మీరు అది ఏమో సింగిల్ బెడ్రూమ్ అన్నారు కాబట్టి మీరు డబుల్ బెడ్రూమ్ కావాలి అన్నారు కాబట్టి ఇంక ఇలా తీసుకొచ్చాను ఇదైతే కింద మరి ఆయ్ సరేనండి ఇదైతే అదే చెప్తున్నాను కదండి మీరు ప కొంచెం ఆయనకి ముందుగా చెప్తే కనుక తీసి ఉంచుతాడు అండి నాకు తెలిసి లేదంటే యధావిధిగా పదింటికి ఆయన కింద గేటు తాళం వేసుకుంటాడు తప్పకుండా అండి కమీషన్ ఫోన్పే చేస్తారా అండి అది పదిహేను వందలు లేకపోతే సరే అండి ఆయనకి ఒకసారి చెప్పండి సతీష్గారికి సరే అండి సతీష్గారికి కూడా ఒకసారి చెప్పండి ఇలా కుదిరిపోయిందని ఇల్లు